మా పెరట్లో లేదా తోటలో పక్షులు ఆకర్షించడానికి మా వద్ద కొన్ని చిట్కాలు ఉన్నాయి అంటే వాటికి ఇష్టమైన ఆహారం రకమైన ఫుడ్లను వేయటం వలన అవీ మా తోటలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంది అందువలన అవ్వి మా పక్షుల్లోకి మా తోటల్లోకి వస్తాయి పక్షులు గింజెలు నీళ్లు పెడతాం ఎందుకంటే అవి వచ్చి ఒక రెండు మూడు గంటలైనా అక్కడ నివసించడానికి మేము వాటికి అనుకూలంగా ఉండే విధంగా వాటికి కావాల్సినటువంటి సదుపాయాలను మేము వాటికి అందిస్తూ ఉంటాం నిరంతరం